మ్యాడమ్ ప్యారడైజ్కి స్వాగతం మేము మీకు ఎలా ఏ విధంగా సహాయపడగలను మెను మ్యాడమ్ మీరు వెజ్ ప్రిఫర్ చేస్తారా నాన్ వెజ్ ప్రిఫర్ చేస్తారా సరే మ్యాడమ్ నాన్ వెజ్లో మీకు కొన్నిఫేవరేట్స్ మా దగ్గర ఫేమస్ డిషెస్ చెప్తాను చికెన్ చికెన్ చిల్లీ చికెన్ సిక్స్టీ ఫైవ్ చికెన్ మంచూరియా చికెన్ రోస్ట్ చికెన్ మోజ్ చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ ఇలా ఫిష్ బిర్యానీ ప్రాన్స్ ఇలా చాలా ఉన్నాయి ఇందులో ఏది కావాలో చెప్పండి మ్యాడమ్ ఓకే మ్యాడమ్ చికెన్ బిర్యానీలో చాలా స్పెషల్ వేరియంట్స్ ఉన్నాయి మీరు ఇప్పుడు ఐదర్ కారంగా కావాలి అనుకుంటారా లేకపోతే కొంచెం చప్పగా కావాలి అనుకుంటుర్రా

ఓకే మ్యాడమ్ బోన్స్ ఉండాలా బోన్స్ వద్దా ఉండద్దా ఓకే మ్యాడమ్ ఎన్ని పీసులు కావాలి ఒక ఒకటా రెండా మ్యాడమ్ ఇంకా ఏమన్న చల్లగా పక్కన థమ్స్ అప్ స్ప్రైట్ లాంటిది ఏమన్న థమ్స్ అప్ ఓకే విత్ గ్లాస్ కావాలా మ్యాడమ్ ఓన్లీ బొటిల్యేనా త్రీ గ్లాస్ల మ్యాడమ్ మేడమ్ మీరు ఒకరు వస్తారా ఈ టేబుల్ మొత్తం రిజర్వ్ ఎవరన్న చేస్తున్నారా వాళ్ళు ఇప్పుడే ఆర్డర్ చేస్తారా మీరు చేస్తారా వాళ్ళు వచ్చినాకా చేస్తారా మ్యాడమ్ ఇంకా స్వీట్గా అంటే ఫస్ట్ ఫేమస్ అంటే ఇంకా ఇదే బ్రెడ్ బ్రెడ్ దానితో చేసేది ఇంకా చాలా ఉన్నాయి మ్యాడమ్ ఎలా అంటే స్వీట్స్ పొంగల్ ఉంది ఒకటి ఇట్లా మీకు ఏ పాలా స్వీట్స్ అయిన ఉన్నాయి మ్యాడమ్ ప్యారడైజ్లో ఏమి మీరు ఏమన్న చెప్పండి ఉంది మ్యాడమ్ ఉంది మ్యాడమ్ అన్నీ ఆల్ టైప్స్ ఉన్నాయి మ్యాడమ్ కీమా మటన్ కీమా ఇట్లా మీకు ఏమన్న స్టార్టర్స్ కావాలన్న ఉన్నాయి ఉంది మ్యాడమ్ మీరు ఎండ్ అయ్యేటప్పుడు ఏమన్న ఐస్ క్రీమ్ లాంటిది ఏమన్న ప్రిఫర్ చేస్తారా ఓకే మ్యాడమ్ ఇప్పుడే తీసుకు వెళ్తున్నాను ఆర్డర్ తెస్తున్నాను మ్యాడమ్ ఓకే మ్యాడమ్ థ్యాంక్ యూ